ఖచ్చితంగా ఇక్కడ మీరు అందించిన ప్రశ్నలకు తెలుగులో సమాధానం ప్రశ్న మీ రాష్ట్ర సంస్కృతిక గుర్తింపులో తెలుగు భాష ఎలాంటి ప్రాత్ర పోషిస్తుందని అనుకుంటున్నారు దానికి జవాబు తెలుగు భాష మా రాష్ట్ర సంస్కృతిక గుర్తింపులో ఒక మూల స్తంభం లాంటిది ఇది మా చరిత్ర సంప్రదాయాలలో కళలు సాహిత్యం మరియు జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది తెలుగు భాష మాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తుంది మరియు మా సంస్కృతిని తరతరాలుగా కొనసాగించడానికి సహాయపడుతుంది సాహిత్యం మరియు కళలు తెలుగు సాహిత్యం పాటలు సినిమాలు నాటకాలు మరియు ఇతరు కళారూపాలు మా సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం తెలుగు భాషలో ఉన్న ఈ కళారూపాలు మా భావనలను ఆలోచనలను మరియు అనుభవాలను వ్యక్తిరీకరించడానికి మాకు సహాయపడతాయి సంప్రదాయాలు మరియు ఆచారాలు చాలా వరకు తెలుగు భాష ద్వారానే కొనసాగుతున్నాయి పండుగలు వేడుకలు మరియు ఇతర ముఖ్యమైన సంప్ర దాయాలు తెలుగు భాషను ఉపయోగించడం మాకు ఒక సాధారణ విషయం తెలుగు భాష మా రాష్ట్రంలోని ప్రజలను ఒక తాటిపైకి తెస్తుంది ఇది మా మధ్య ఉన్న ఒక బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది మరియు మాకు ఒక సామాజిక ఐక్యతను అందిస్తుంది కాబట్టి తెలుగు భాష మా రాష్ట్ర సంస్కృతిక గుర్తింపులో ఒక అనివార్యమైన భాగం అది మాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తుంది మరియు మా సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించడానికి సహాయపడుతుంది